నా కొత్త ల్యాండ్లైన్ నెంబర్ను నా పాన్ కార్డుకు జోడించాలని అనుకుంటున్నాను నా పాన్ కార్డ్ అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను దానికి నా సమీపంలో ఉన్న పాన్ కార్డ్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ తగిన ఫారమ్ను తీసుకున్నాను నా పాన్ కార్డ్ అప్డేట్ కోసం నేను నా వివరాలను మరియు కొత్త ల్యాండ్లైన్ నెంబర్ను జోడించడం కోసం అందులో నా వివరాలు మరియు నా పాత ల్యాండ్లైన్ నెంబర్తో పాటు కొత్త ల్యాండ్లైన్ నెంబర్ని జోడించి తగిన పత్రాలను కూడా అందించాను దీనితో పాటు నేను కొత్త ల్యాండ్లైన్ నెంబర్ను మార్చడానికి నా అంగీకారాన్ని తెలిపాను

నా పాన్ కార్డ్ అప్డేట్ చేయడం కోసం నేను అంగీకరిస్తున్నట్టుగా ఒక లిఖత పత్రాన్ని అందజేసి దానికి అవసరమైన పత్రాలను జోడించి చివరిగా నా సంతకం చేసి అప్డేట్ కోసం ఆ కేంద్రానికి ఇచ్చాను